హలో మీకు ఏ విధంగా సహాయపడగలను మీరు మీరు హైబ్రిడ్ విత్తనాలు వేయండి అలా అయితే పంట బాగా పండుతుంది అర్ధంకావట్లేదు అండి అది మీరు ఇక్కడికి వచ్చి చూసుకోవాలండి మీరు షాప్లో వస్తే మేము చెప్తాం ఐకే పీకి ఆరు నెలలు కన్నా తక్కువ అండి నాలుగు నెలలు పడుతుంది జనరల్గా మీకు వేరే విత్తనాలు అయితే ఆరు నెలలు పడుతుంది దీన్ని ఇదైతే నాలుగు నెలలు లేక మూడు నెలలు అవుతుంది అండి మీరు శాల ప్రతి సంవత్సరం మూడు సార్లు కూడా వేసుకోవచ్చండి సన్నదా అండి మేము ఇక్కడ దొడ్డివి పంచం మేము అమ్మము అండి సన్నవి అమ్ముతాం ఎందుకంటే సన్న సన్నవి కొంచం ఎక్కువగా అమ్ముడుపోతాయి కదా అందుకని అండి మా దగ్గర అన్నీ రకాల మందులు పెస్టిసైడ్స్ ఇన్పెక్టిసైడ్స్ అన్నీ దొరుకుతాయి అండి పురుగుల మందు కానీ లేకపోతే చెట్లకు మంచిగా న్యూట్రీన్స్ విటమిన్స్ వచ్చేలాగా కూడా మందు ఉంటుంది అండి యూరియా కానీ అవన్నీ పంట బీమా ఉంటుంది అండి మీరు దాన్ని ముందే మాకు తెలియచేస్తే మేము పంట బీమా అనేది ఇస్తాం అండి ఇం ఇంకా ఏమన్న మీకు ప్రశ్నలు ఏమైనా ఉన్నాయండి మళ్ళీ నాకు కాల్ చేయండి ఓకే అండి ఇలాంటి సమస్యలు వచ్చిన నాకు కాల్ చేయండి ధన్యవాదాలు థ్యాంక్ యూ బాయ్ బాయ్